అవును ఇప్పుడు మనము టూరిస్ట్లతో ఇంటరాక్షన్ అవ్వడం వల్ల మనకి ఎంతో నాలెడ్జ్ వస్తుంది అలాగే మనం ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాలన్న కూడా మనకు కొంచెం గైడెన్స్ అనేది ఒక టూరిస్ట్ల ద్వారా మనకి వస్తుంది అలాగే ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలనుకోండి ఇప్పుడు మనం వెళ్ళే దారి మనకు తెలిసిండచ్చు కానీ కొన్ని ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి సలహాలు అనేవి మనకు చాలా రకంగా ఉపయోగపడతాయి వాళ్ళతో మనకు ఇంటరాక్షన్ అనేది మనకి పరిజ్ఞానం చాలా పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను ఇంకా